నాకు ఇష్టమైన ఆటలు చాలా ఉన్నాయి దాంట్లో చాలా ఇష్టమైనది అంటే క్రికెట్ క్రికెట్లో ఇష్టమైనది ఫీల్డింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఫీల్డింగ్తో పాటు కీపర్ అంటే ఇంకా ఇష్టం ఆల్మోస్ట్ నాకు బౌలింగ్ రాదు కానీ మా ఫ్రెం నా టీంలో నాకు ఎక్కువ ఆట రాదు కానీ నేనే టీం కెప్టైన్ లాగా ముంగట ఉంటాను ఏంటంటే కొంచెం పైసల్లాల గీసెల్లాల వెనుకాడ కాబట్టి మా టీం మెంబెర్స్ అంతా ముందు నన్ను ముందు వేస్తారు నాకు ఆట రాదని వాళ్ళు అందరికి తెలుసు వాళ్ళు మనసులో తిట్టుకుంటారు ఎందుకంటే వాడైతే బెట్టింగ్ పెడతాడు క్రికెట్కు అందుకోసం నన్ను ఉంచుతారు కానీ నేను సెకెండ్ డౌన్ అయినా థర్డ్ డౌన్ అయినా వికెట్ పడంగానే ఎక్కుత మళ్ళా ఎక్కువ నేను ఫీల్డింగ్ కూడా చేయను నేను కీపర్గా ఉంటాను నాకు లాంగ్ ఉంటే క్యాచ్లు పట్టరాదు అందుకోసం నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం క్రికెట్లో ఆడంగా మంచిగా చాలా ఇష్టమైన మంచి ఆట ఏంటంటే ఈ యార్కర్ బాలును స్టేజ్ టూ స్టేజ్ సిక్స్ కొడితే చాలా బాగుంటుంది మా ఫ్రెండ్స్ వేస్తారు బౌలింగ్ దాంట్లో నేను సిక్స్లు కొడతాను మా వాడలో వేస్తే మా వాడలో మంచిగా ఆడతాను మా విలేజ్లో ఒక అయిదు ఆరు టీంలు వెళ్తాయి వేరే సైడ్ పోతే మనల్ని ఎవరు దేకడు కానీ మా వాడకి అయితే మనం కొంచెం తోపే అందుకోసం క్రికెట్లో అంటే చాలా చాలా అదే కాకుండా వాలీబాల్ కూడా ఆడతాం వాలీబాల్ లో కూడా ఎవడు నన్ను ఆడిపిచ్చుకోడు కానీ నేనే అందరికి అనోని ఈనోని నేను జమా చేసి ఆడిపిస్తాను ఆడ కూడా మంచిగా ఆడుతా కానీ ఎవడు నన్ను దేకడు పక్కకి ఉంచిపిస్తారు కానీ మెల్లగా నేను ఆడడానికి ట్రై చేస్తా అట్లా ఉంచుకుంటారు బ్యాక్లో ఉంచుతారు నన్ను ఎక్కువ హైట్ ఉంటాను కాబట్టి షార్ట్ ఉంటా అంటే నాకు ఎగరరాదు తాగి తాగి పొట్ట వచ్చింది నువ్వేం కొడతావురా అని మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఇన్సల్ట్ చేస్తారు అయినా కూడా నేను అన్నీ ఆడుతా కబడ్డీ కూడా ఆడినాం మొన్న రీసెంట్గా దాంట్లో బొక్కలు ఇరగగొట్టి వాళ్ళు నావి రెండు చితకబాది ఏంటంటే మనకి కొంచెం ర్యాష్ ఎక్కువ ఏంచేస్తాం మళ్ళా అన్నీ అందరితో మంచిగా ఉంటాం అన్ని గేమ్లు ఆడుతాం కానీ అన్నిటికంటే ఎక్కువ ఆడేది అంటే క్రికెట్ క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం అందుకోసం నేను ఫీల్డింగ్ అంటే కీపింగ్ చాలా ఇష్టం అదేవిధంగా నేను బ్యాటింగ్ కూడా చేస్తా బ్యాటింగ్ అంటే కూడా అంటే చాలా ఇష్టం హాఫ్ సైడ్ కొడతా ఆన్ సైడ్ కొడతా బ్యాక్ సైడ్ కొడతా ఫ్రంట్ సైడ్ కూడా కొడతా ఏ మూలకి వేసినా కొడతా కానీ ఏంటంటే ఎక్కువసేపు వికెట్ వికెట్ ఆపలేను నేను ఇంకా బౌలింగ్ అం బౌలింగ్ విషయానికి వచ్చి మా దాంట్లో నాకు బౌలింగ్ ఎక్కువ రాదు ఇంటరెస్ట్ ఉండదు ఫ్రెండ్స్తో కలిసి డైలీ మార్నింగ్ సెవెన్కి వెళ్తే లెవెన్కి వస్తాం మా ఇంటికి వచ్చినాకా మా అమ్మ చాలా అంటే చాలా కుక్క బూతులు తిడుతుంది అయినా కూడా అన్నీ వినపడకుండా లైట్గా అన్నం తిని మళ్ళీ రెండింటికి లేచి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళా మూడున్నరకి గ్రౌండ్కి వెళ్ళి నాలుగింటి వరకు అందరం గేదర్ అయ్యి మళ్ళా స్టా మ్యాచ్ స్టార్ట్ చేస్తాం అదే మ్యాచ్ వేసి మ్యాచ్లో మా ఫ్రెండ్స్ మళ్ళీ బెట్టింగ్ గిట్టింగ్ అని అన్నీ ఉంటుంది అది చాలా అంటే చాలా ఇష్టపూరితంగా ఆడేది అంటే క్రికెట్ఏ మా ఏరియాలో క్రికెట్ ధోనీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు మా గల్లీలో ధోనీ అంటే మాకు చాలా ఇష్టం అతన్ని ఇన్స్పైర్గా నేను తీసుకుని అతనిలాగా ఆడాలి అనుకుంటున్నాను కానీ ఎంత పెద్ద వల్డ్ స్టార్తో కంపేర్ చేసుకుంటే మన అతని కింద ఆయన గోటికికూడా సరిపోలేము కానీ ఆయన ఇన్స్పిరేషన్ ఆయనని తీసుకుని చాలా నేర్చుకోవాలని నేర్చుకున్నా ఇంకా నేర్చుకుని ఇంకా మంచిగా ఆడాలని అనుకుంటున్నాను ఇంకా అదే విధంగా వాలీబాల్ మ ఇండియన్ ప్లేయర్ ఒకరు ఉంటారు కాపి గ్రూప్స్ ఛాయాంగ్రే అని అతనిలాగా కూడా ఆడ అతని పేరు తెలవదు కానీ బ్లాక్ ఉంటాడు కేరళాలో తమిళనాడులో ఉంటాడు అతను చాలా మంచిగా వాలీబాల్ షాట్ కొడతాడు అతని నుంచి కూడా మంచి ఆట ప్రదర్శన నాకు చాలా ఇష్టం కవర్డ్లోకెళ్తే పరదీప్నరవల్ అంటే నాకు చాలా ఇష్టం ఒకప్పుడు చాలా మంచిగా ఆడేది ఇప్పుడు వచ్చి ఏం అంత ఫాంలో లేడు అయినా కూడా పరదీప్నరవల్ మంచిగా అంటే మంచిగా ఆడుతున్నాడు బెస్ట్ రైడర్ అనిపిస్తుంది నాకు తక్కువలో చాలా మంచిగా ఇది చేసిండు మా ఏరియాలో గేమ్స్ అంటే ఎక్కువ ఇవే ఆడతారు వాలీబాల్ క్రికెట్ షటిల్ ఇంకా ఎక్కువ అంటే టోర్నమెంట్ చెస్ జరుగుతాయి క్రికెట్ అదైతే డై డైలీ సమ్మర్లో ఇప్పటికి ఆడనీకి వెళ్తాం మీరు కూడా ఆడనీకి వస్తారా ఫ్రెండ్స్